భవిష్యత్తులో నేను ఒకవేళ వ్యవసాయం పనులు కూడా చేయాలి అనుకుంటే ఇప్పుడున్న వ్యవసాయ పద్ధతులను మారుస్తాను ఇప్పుడు కొన్ని రసాయనాలను ఉపయోగించి ఇప్పుడు కొన్ని రసాయనాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు ఆ రసాయనాల వల్ల ఎంతో అనారోగ్య పాలవుతున్నారు జనాలు ఇ రసాయనాలు వాడడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరగవచ్చు కానీ దానిలో ఉన్న ఉత్పత్తి పెరుగుతుంది కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు ఇది నిర్మూలించాలి అంటే మనం సేంద్రీయ పద్ధతి వాడితే ఈ అనారోగ్య పాలు కాకుండా మనం అరికట్టవచ్చు సేంద్రీయ పద్ధతులు అంటే ఒక సహజమైన వనరులు ఏవైతే ఉంటాయో ఆవు పేడ బెల్లం ఇలా ఎన్నో సహజమైనటువంటి పదార్థాలు వాడి వాని వాటిని ఒక మిశ్రమంలో తయారు చేసుకొని పంట పొలాలకు పురుగు పట్టకుండా అలాగే పూత వచ్చేటట్టు మంచి దిగుబడిని వచ్చేటట్టు ఈ సేంద్రీయ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది అలాగే సేంద్రీయ పద్ధతిని వాడడం వల్ల ఆ పంట నుంచి వచ్చే ఉత్పత్తి ఎంతో క్వాలిటీగా ఉంటుంది ఆ పంట పొలాల నుంచి వచ్చే ధాన్యాలు ఎవరు కూడా తిన్నా సరే వారి నుంచి ఎలాంటి అనారోగ్య బారినపడరు ఇప్పుడు ఉన్న ఈ సమాజం ఉత్పత్తి కోసమే చూస్తుంది కానీ ఆ దాని క్వాలిటీ గురించి చూడట్లేదు అందుకని ఎంతోమంది అనారోగ్య బారిన పడి హాస్పిటలలో చేరుతున్నారు ఈ పద్ధతులు మార్చాలి ఒకవేళ నేను భవిష్యత్తులో పొలం పనులు కూడా చేయాలని అనుకుంటే నేను సేంద్రీయ పద్ధతిని ఎంచుకుంటాను ఇప్పుడు మా నాన్న వాళ్ళు తాత వాళ్ళు రసాయనిక పద్ధతిని వాడుతున్నారు నేను వాటిని నిర్మూలించి సేంద్రీయ పద్ధతిని వాడుతాను మాకు రెండు ఎకరాల పొలం ఉంది అందులో వరిని పండిస్తాం అలాగే ప పత్తి కందులు జొన్నలు వంటివి కూడా పండిస్తాం ఇక వరి పొలానికి వస్తే అందులో ముందుగా భూమిని చదును చేసుకుని విత్తనాలు నాటుకోవడం జరుగుతుంది విత్తనాలు నాటిన తర్వాత ఒక ఇరవై ముప్పై రోజులలో అవి మొలకెత్తుతాయి ఆ మొలకెత్తిన తర్వాత పంటతో పాటు కలుపు మొక్కలు కూడా వాటితో పెరుగుతాయి ఆ కలుపు మొక్కలను నీ నివారించడానికి ఎన్నో రసాయనాలు వాడుతారు కానీ మనం సేంద్రీయ పద్ధతుల ద్వారా వాటిని పంట పొలాలను పంట నుంచి బయటకు తీయాలి అప్పుడు మనకు పంట చాలా బాగా పెరిగే అవకాశం ఉంటుంది పంట కొద్ది రోజుల తర్వాత దానికి పూత పూసి ఇంకా దానికి వడ్లు కాయడం జరుగుతుంది ఆ వడ్లు కాసిన తర్వాత ఒక పది ఇరవై రోజులు వాటిని నీళ్ళు లేకుండా అలాగే ఉంచాలి అప్పుడు అవి ఎండిపోయి కోతకు వస్తాయి ఆ పంట పొలాలని అప్పుడు వరి కోత మిషన్ లేకపోతే మనుష్యుల సహాయంతో వాటిని కోసి కుప్పలు కట్టి ఒక దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత మనుష్యుల చేత కానీ ట్రాక్టర్ చేత కానీ వాటిని తొక్కించాలి అప్పుడు మొక్కల నుంచి ధాన్యాలు వేరవడం జరుగుతుంది ఆ ధాన్యాలను మళ్ళీ గడ్డి నుంచి వేరు చేసి గడ్డిని ఒక ఒక పక్క ధాన్యాలను ఒక పక్క వేరు చేయాలి అప్పుడు వచ్చిన ధాన్యాలను సంచులలో నింపుకొని ఎడ్ల బండి లేదా ట్రాక్టర్లలో వేసుకొని ఇంటికి తీసుకోని వెళ్తాము ఇంటికి తీసుకు వెళ్ళిన తర్వాత అవసరమైనవి అన్నీ ధాన్యాలను రైస్ మిల్లుకు తీసుకు వెళ్ళి బియ్యం లెక్క మార్చుకుంటాము ఇంకొన్ని డీలర్లకు ఇచ్చి వాటిని అమ్మడం జరుగుతుంది ఈ వచ్చిన బియ్యాన్ని రైస్ మిల్లో నుంచి బస్తాలలో నింపుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది ఆ బియ్యాన్ని ఎన్నో రోజులు అలాగే నిల్వ ఉంచుకొని వాడుకుంటారు